కుట్టామండి నిన్నే వస్తాము అన్నారు కదా రాలేదు ఓకే ఎప్పుడు వస్తారు ఓకే ఐదు బ్లౌజులకి కలిపి నాలుగు వేల అయిదు వందలండి అన్నీ అయినాయి అండి కుడతామండి అలాగే అండి

కుడతామండీ తీస్కురండి మా దగ్గర అన్నీ మగ్గం చేసే వాళ్ళు ఉన్నారు మోడలింగ్ బ్లౌజులు కంప్యూటర్ వర్కు ఉంటుంది మగ్గం వర్కు ఉంటుంది బ్లౌజులు అవి అన్నీ స్టిచ్చింగ్ చేస్తారు మోడ్రన్గా లాంగ్ ఫ్రాక్లు కుడతారు ఇంక మీకు లెహంగాలు మోడ్రన్ ఫ్రాక్సు అవి అన్నీ కుడతారండి మీకు ఎలా కావాలంటే అలాగ అన్నీ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మెటీరియల్స్ అవి కూడా దొరుకుతాయి మా దగ్గర అండి అలాగే అండి చేయిస్తాను అండి మగ్గం వర్కు అలాగే అండి